నేను అనుకుంటున్న ప్రకారము భారతదేశంలో ఆంగ్లం బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు చాలా వ్యవస్థలు అనేటివి ముందుకు వెళ్తున్నాయి దానివల్ల భాష అనేది చాలా అవసరము ఆంగ్ల భాష అదే ఎక్కువ యూస్ అవుతుంది కదా ఇప్పుడు ఈ రోజుల్లో